నేను నా స్నేహితులు ప్రతీ వేసవి కాలం సెలవుల్లో మా గ్రామానికి దగ్గరలో ఉన్న అడవికి వెళ్లి పువ్వులు అలాగే పొయ్యలోకి ఆ పొయ్య మండించడానికి కావల్సిన పుల్లలు అలాగే కొబ్బరి డొక్కలు తెచ్చుకునే వాళ్ళం నా స్నేహితులు నేను ప్రతీ వేసవి కాలం మే నెలలో వెళ్లి సరదాగా అక్కడ ఉన్న కాలవలో ఈత నేర్చుకోవడం అలాగే స్నానం ఆచరించి అక్కడున్న తోటలోకి వెళ్లి పువ్వులు అలాగే పండ్లు కోసుకొని అలాగే ఆ వచ్చే దారిలో ఎండిపోయిన డొక్కలు అలాగే ఎల్లిపో ఎండిపోయిన కొబ్బరి ఆకులు అలాగే కొన్ని కొన్ని కట్టెలు కొట్టుకొని అవన్నీ ఇంటికి తీసుకువచ్చి ఇంటిదగ్గర అమ్మమ్మలకి అమ్మ అమ్మ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం అలాగే మా స్థానికంగా చిరుతిండ్లు చా చి చిరుతిండ్లు కూడా చాలా దొరికేవి